యా చెప్పండి ఏమైంది

ఓకే నేను ఇప్పుడు క్లినిక్లో లేనండి నేను టెన్త్ వరకు వస్తా అంటే ఏమైంది కింద పడ్డారా అచ్చా అంటే తాకిందంటే ఎట్లా ఎట్లా తాకింది అంటే అచ్చా ఐరన్ రాడ్తో తాకింది అచ్చా అయితే ఏమైనా సా అంటే పెయిన్ ఎక్కువగా ఉందా అంటే నేను ఒక టెన్త్కి అట్లా వస్తా సో బయటికి పోయినుండే అంటే ఔట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా టెన్త్కి అట్లా

సో దెన్ నేను అప్పుడు వరకు మీ మెడిసిన్స్ వాట్సాప్ చేస్తాను అవి వాడండి

పర్లేదులేండి ఇప్పుడేం వద్దు నేను మీకు టెన్త్కి అట్లా ఒకసారి క్లినిక్కొచ్చి చూపిచ్చుకోండి నేనప్పుడు టెస్ట్ రాస్తా టెస్ట్ కొన్ని

అంటే ఒక మీరు మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ టెన్ వరకు ఎప్పుడన్నా రావచ్చు అంటే ఫీజ్ అంటే దానికి ఎక్స్ట్రా అవి ఒక త్రీ తౌజండ్ బిల్ అవుతుంది

ఓకే చేస్తా ఓకే ఓకే ఓకే సార్ ఓకే